నేను రన్నింగ్ రేస్లో పరిగెత్తడానికి శిక్షణ పొందే సమయంలో నేను దాదాపు నాలుగు వందల మీటరును ఒక నిమిషంనర సమయంలో నేను పరిగె పరిగెత్త గలి గలిగేలాగా నేను శిక్షణ పొందాను ఆ శిక్షణ పొందే సమయంలో నేను అనేక విధంగా నా బాడీని మార్చుకోవడం జరిగింది నేను ఎంతగానో పరిగెత్తడానికి నా ఫుడ్ విషయంలో ఒక న్యూట్రిషన్ విషయంలో ఫుడ్ని ఒక పౌష్టికమైన ఆహారం నేను తీసుకునేవాడ్ని మరి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అలాగే పప్పులు మొల మొలకలు మొలకలు ఉన్న శనగలు అలా అటువంటివి నేను తిని మార్నింగ్ నా బాడీని ఇంకా పటిష్టంగా చేసుకుని నేను ఇంకా బాగా పరిగెత్తడానికి ఇంకా ఎక్కువ కష్టపడేవాడ్ని డీహైడ్రేషన్ అవ్వకుండా తరచుగా రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీళ్ళు తీసుకునేవాడ్ని అలా తీసుకోవడం వల్ల కళ్ళు తిరగడం కానీ డిహైడ్రేట్ అవ్వడం కానీ నా బాడీకి జరగకుండా నేనెప్పుడు ఆరోగ్యంగా ఉండి నేను రన్నింగ్లో బాగా పర్ఫార్మ్ చేయడానికి వీలు పడేది